నేను ఇన్స్పైర్ స్కూల్ నుంచి మాట్లాడతా చెప్పు మాట్లాడుతున్నాను చెప్పండి ఉన్నాయి ఎంతమందికి కావాలండి మీకు అడ్మిషన్స్ మా దానిలో త్రీ అడ్మిషన్స్ ఫ్రీగా ఉన్నాయండి ఎల్కేజీలో ఎంతమందిని వేస్తారు థర్డ్ క్లాస్లో ఎంత మందిని వేస్తారు ఓకే మేడం మళ్ళీ మావి ఫిజ్ వచ్చి థర్డ్ క్లాస్ వాళ్ళకి ఏమో ట్వెంటీ థౌజండ్ ఎల్కేజీ వాళ్ళకేమో టెన్ థౌజండ్ ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీ అండ్ బస్ చార్జెస్ అన్నీ అందులోనే మళ్ళీ మీరు పర్సనల్ వెహికిల్లో డ్రాప్ చేస్తామని మీరు అనుకున్నా కానీ తక్కువ చేయడం అంటూ ఏమీ ఉండదు బుక్స్ కూడా మేం బుక్స్ కూడా మేమే ఇస్తాము మేమే ఇస్తాము బుక్స్కి వేరే స్పెషల్ ఫీ పే చెయ్యాలి అండ్ యూనిఫామ్ మీరు బయట స్టిచ్ చేసుకోవాలి స్కూల్ టైమింగ్స్ వచ్చి నైన్ టు త్రీ దాకా త్రీ నుంచి వెళ్ళి మళ్ళీ ఫోర్ వరకు వన్ అవర్ గేమ్స్ పీరియడ్ ఉంటుందండి క్లాసెస్ అయితే నైన్ నెక్స్ట్ మంత్ ఫిఫ్టీంత్ వరకు మీరు ఎప్పుడు వచ్చి జాయిన్ చేయాలనుకుంటున్నారు మీరు ఒకసారి వచ్చి ఇక్కడ డెమో క్లాసు వినొచ్చు మీ పిల్లల్ని తీసుకొని వచ్చి మరి మీరు క్లాస్ రూమ్లో కూర్చొని మరీ డెమో క్లాస్ వినొచ్చు టీచర్ ఏ విధంగా చెప్తున్నారో మీకు కూడా తెలుస్తుంది కదా మీకు నచ్చితే మీరు వచ్చి జాయిన్ అవ్వండి స్టడీ బాగుంటదండి ఎక్సలెంట్ ఫ్యాకల్టీ టాప్ నెంబర్ వన్ ఫ్యాకల్టీతో మేము అరేంజ్ చేసిన ఆల్ స్టేట్ నుంచి ఈ ఫ్యాకల్టీ మా టీచర్ అవైలబుల్ ఉన్నారు మా స్కూల్లో ఆల్ లాంగ్వేజెస్ మాట్లాడతారు మేము అన్ని లాంగ్వేజెస్ మా స్కూల్లో నేర్పిస్తాము నాట్ ఓన్లీ స్టడీస్ ఇంకా ఎక్స్ట్రా ఆక్టివిటీస్ కూడా చేయిస్తాము మేము కొంచెం తొందరగా రండి చాలా మంది కాల్ చేస్తున్నారు జాయిన్ అవ్వడానికి ఎంత తొందరగా వస్తే అంత బెటర్ అడ్మిషన్స్ వ్ అనేవి చాలా తొందరగా ఫీల్అప్ అయిపోతున్నాయి ఇవి త్రీ ఉండడమే చాలా కష్టమైపోయింది ఫీ మాత్రం ఫీ విషయంలో మాత్రం మేము ఏమి కాంప్రమైజ్ అవ్వము మళ్ళీ అది కూడా ఫస్ట్ ఫస్ట్ ఎట్ ఆ టైమే పే చేయాలి ఎల్కేజీ వాళ్ళకి అయితే త్రీ టర్మ్స్ పే చేయడం ఉంటుంది కానీ థర్డ్ క్లాస్ వాళ్ళకు మాత్రం మొత్తం ఒకటే సారి పే చేయాలి అవును ఒకటే సారి పే చేయాలి అంటే జాయిన్ అయ్యాక ఒక వన్ వీక్ తరువాత పే చేయొచ్చు ఒకసారి వచ్చి మా ప్రిన్సిపల్తో మాట్లాడండి ఓకే సరే ఉంటున్నాము